ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో టెక్నాలజీ అనేది అందరికీ అలవాటుగా మారిపోయింది ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో టెక్నాలజీ యూజ్ చేయనివారంటూ ఎవరూ లేరు ఎందుకంటే టెక్నాలజీ వల్ల ఎగ్జాంపుల్కి ఒక మొబైల్ తీసుకుంటే అందులో చాలా విషయాలు తెలుస్తున్నాయి ఎందుకంటే న్యూస్ కానీ ఏదైనా ఎక్కడైనా ఏదైనా జరిగినా సరే వెంటనే మన ఫోన్కి నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది మన ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా దూరంగా ఉన్నా సరే వాళ్ళతో కాల్స్ అవి వీడియో కాల్స్ అవి మాట్లాడే విధంగా ప్రజెంట్ టెక్నాలజీ

సో ప్రజెంట్ ఈ టెక్నాలజీ పెరగడం వల్ల మన జీవితం అనేది చాలా సింపుల్గా లీడ్ చేయడానికి